నా పేరు హరి నేను ఒక ఐదు నెలల క్రితం లాయిడ్ కంపెనీ నుండి ఒక వన్ పాయింట్ ఫైవ్ టన్ గల ఏసీను కొనుగోలు చేశాను ఇది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ముఫై ఐదు వేలు దీనినిని నేను ఐదు నెలల క్రితం కొనుగోలు చేసిన తర్వాత రెండు రెండు నెలలు దాకా బాగా పనిచేసింది రెండు నెలలు తర్వాత మూడో నెల నుండి దాని నుండి దుర్వాసన రావడం మరియు వేడిగాలి రావడం ఉన్నట్టుండి ఏసీ ఆఫ్ అయిపోవడం ఇటువంటివన్నీ ఎదుర్కొన్నాను దీని గురించి నేను కంపెనీ వాళ్లకు ఫోన్ చేసి చెప్పగల చెప్పగా వాళ్ళు వచ్చి దీనికి గల కారణాలన్నీ వివరించారు దానిలో ఉండే బోర్డు ఇది ఒక ఇన్వర్టర్ ఏసి కావడం వల్ల బోర్డు పోయిందని చెప్పారు బోర్డుకు వారంటీ ఉన్నాకాని బోర్డుకు వర్తించదని చెప్పి దానిని బిగించడానికి కొత్త బోర్డును వేయడం కొరకు నా దగ్గర అదనంగా డబ్బును నాలుగు వేల రూపాయలను తీసుకున్నారు అంతే కాకుండా దినికి నేను స్టెప్లేజర్ను కూడా బిగించి ఉంచాను అయినా కూడా ఇటువంటి బోర్డు పోవడం అనేది చాలా బాధాకర విషయం ఇటువంటి ప్రోడక్ట్ నేను కొనడం ద్వారా అదనంగా ఎక్కువ ఖర్చులే ఉన్నాయి మధ్యలో ఒక నెలకి మాత్రమే సర్వీసింగ్ అని చెప్పి వచ్చి కంపెనీ వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు తీసుకువెళ్తూ ఉన్నారు ప్రతీ మూడు నెలలకి సర్వీసింగ్ అని వస్తున్నారు బోర్డు పోవడం అనేది కూడా చాలా బాధాకర విషయం